మా ప్రాంతాల్లో ఎక్కువ దిగుమతి వచ్చే పంట అంటే పత్తి ఎందుకంటే మావి మొత్తం రేగడి భూములు నల్ల రేగడి ఎర్ర రేగడి భూములు కాబట్టి మాకు ఇందులో సారం ఎక్కువ ఉంటుంది మేము మళ్ళీ ఏంటంటే మాకు చుట్టుపక్కల మొత్తం చెరువు ఉంటుంది ఆ చెరువు నుంచి మేము నీళ్ళు తీసుకొని పెడతాం మాకు ఎకరా పది క్వింటాల దాకా యే అవే వస్తుంది అంటే ఎట్లా అంటే దాంతో మాకంత దిగుబడి ఉన్నది మేము ఫస్ట్ తీసినప్పుడు నాలుగు క్వింటాల్ వెళుతుంది సెకండ్ చేసినప్పుడు మూడు క్వింటాల్ వెళుతుంది మూడోసారి తీసినప్పుడు రెండు క్వింటాల్ వెళుతుంది అట్లా నాలుగు సార్ల తీసేసరికి అయిపోతుంది ఇక అయిపోయినప్పటివరకీ మాకు అందాల ఎస్టిమేషన్ వేసుకున్న కూడా మాకు ఎంతగాదన్న పది క్వింటాల దాక వస్తుంది ఎందుకంటే ఇంకా మాకు ఎక్కువ దిగుమతి వచ్చే పంట పత్తి ఆ మళ్ళా మా భూములు వాటికి అనుకూలంగా ఉన్నాయి అంటే ఈ పంటకి ఈ భూమి అనుకూలం ఈ పంటకి ఈ భూమి అనుకూలం అని ఉంటాయి కదా అట్లా కొన్ని మాకు పత్తులకు ఉన్నాయి దాని తర్వాత ఇంక కొంచం మా నుంచి దూరం వెళ్ళిన తర్వాత మా భూముల సైడ్ మళ్లీ వరి మంచిగా పండుద్ది అవన్నీ మంచి చౌక భూములు మట్టిభూములు కాబట్టి అక్కడ మాకు వాటర్ అవైలబిలిటి ఉంటుంది కాబట్టి నీళ్ళు పడ్డాయి కాబట్టి అక్కడ మంచి వడ్లు పండుతాయి మాకు రెండు పండుతాయి పత్తి పండుతుంది అట్ ది సేమ్ టైం వడ్లు పండుతాయి కాకపోతే ఏంటంటే మాకు ఎక్కువ రాబడి మాకు పెట్టిన దానికి ఎంతో కొంత మరు మా చేతిలో ఒక రూపాయి మిగులుతుంది అంటే దానికి మాత్రం ప్రధాన కారణం పత్తి ఇంక మెం తినడానికి పెట్టుకునేది మాత్రం వరి అది తినడానికి పోను ఎంతో కొంత అంటే మా చేతిలో ఇంకొక రూపాయి మిగిలిన మా కష్టానికి ఫలితం ఆ మేము పడ్డ కష్టానికి తినదానికి పోను ఒక్క రుపాయి అన్న లాభం పొందాలి కాబట్టి కొన్ని వడ్లు బయట మొత్తం అట్లా వచ్చిన ఒకటో రెండో రూపాలు వెనక వేసి జమవేసుకుంటాం తప్పితే అందులో పెద్ద అదేం లేదు మాకు ఇంత ఒక రూపాయి కనిపించేది మాత్రం పత్తిలోనే రైతుకు కష్టం రైతు కష్టానికి